తెలుగు భాష మా సంస్కృతి మరియు మా చరిత్రకు సంబంధించినది తెలుగు భాష మరియు సంస్కృతి అనేక శతాబ్దాల నుండి ఒకదానితో ఒకటి ముడిపడి ఉం ఉంటాయి మేము మా భాషను మా సంస్కృతి మరియు చరిత్రకు సంబంధించిన భావాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగిస్తాము ఉదాహరణకు తెలుగు తెలుగు భాషలో అనేక పురాణాలు మరియు ఇతిహాసాలు ఉన్నాయి ఇవి తెలుగు సంస్కృతి యొక్క మూలాలను వివరిస్తాయి తెలుగువారు ఈ పురాణాలు మరియు ఇతిహాసాలను చదివినప్పుడు మేము మా సంస్కృతి యొక్క భాగం అని అనుభూతి చెందుతాము తెలుగు ఇతిహాసాలు అంటే రామాయణం మహాభారతం భాగవతం ఇలాంటివి అనేక ఇతిహాసాలు మా తెలుగు భాషలో బాగా ప్రాచుర్యం పొందాయి తెలుగు భాష మా స్వంతం అనే భావాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగపడుతుంది మేము మాత్ మేము మమల్ని తెలుగువారిగా గుర్తించడానికి మా భాషను ఉపయోగిస్తాము తెలుగు భాష వారిని ఇతర సంస్కృతుల నుండి వేరు చేస్తుంది మరియు వారికి ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తుంది మేము తెలుగు భాషలో మాట్లాడడం రాయడం మరియు వినడం ద్వారా మేము స్వంతం అనే భావాన్ని బల బలోపేతం చేసుకుంటాము తెలుగు భాష మా సామాజిక అనుబంధాలను బలోపేతం చేయడానికి ఉపయోగించబడుతుంది మేము మా కుటుంబం స్నేహితులు మరియు సమాజంతో కమ్యూనికేట్ చేయడానికి లేదా సంభాషించడానికి మా భాషను ఉపయోగిస్తాము తెలుగు భాష ఓ మా మాలో ఒకరితో ఒకరు అనుసంధా అనుసంధాన్ని ఇస్తుంది మరియు మా సామాజిక అనుబంధాలను బలోపేతం చేస్తుంది